మా పల్లె సమూ సమూహంలో స సమూహ సంస్కృతిలో నృత్యం చాలా ముఖ్యమైనది చాలామంది ఇష్టపడేది కూడా ఈ నృత్యాన్ని చాలా మంచి అలంకరణతో వాళ్ళు నృత్యం చేస్తు ఉన్నప్పుడు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ ఆనందం వలన ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది మా పల్లెలో సంస్ మా పల్లె సమూహ సంస్కృతిలో నృత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రజలు దాన్ని చాలా ఆనందిస్తారు ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి కూడా ఇష్టపడతారు